మా ఊరిలో వృద్ధులు పక్షవాతం రావడం వల్ల మంచాన పడతున్నారు వారిని కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారు అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఊర్లో ఉండే డాక్టర్ని త ప్రతీరోజు తీసుకుని వచ్చి చూపించుకోని వాళ్ళకి తగిన ఔషధాలు ఇప్పించి అదేవిధంగా వారి శరీరాన్ని ప్రతీరోజు శుభ్రం చేసి వారికి తగిన ఏదైతే పెట్టాలో తిండి వాటికి సంబంధించినవి మాత్రమే పెడుతూ వాళ్ళని చాలా జాగ్రత్తగా ఆ పక్షవాతం నుండి కానీ వివిధ రకాల వ్యాధుల నుండి కానీ తిరిగి మేల్కొల్పి వారిని చాలా బాగా చూసుకోగలుగుతారు